నేను చాలా పుస్తకాలను చదివాను వాటిలో కొన్ని చాలా సార్లు ఏడ్చిన పుస్తకాలను చదివాను ఒక పుస్తకం నాకు భావోద్వేగానికి గురి చేసేలా చేయడానికి చాలా విషయాలు చేయగలవు కానీ సాధారణంగా బలమైన పాత్రలు మరియు కథలతో నాకు గుర్తింపు కలిగించే కథలు నేను మునుపు ఎన్నడు ఆలోచించని విధంగా ప్రపంచాన్ని చూడడానికి నన్ను ప్రేరేపించే కథలు నేను నా సొంత జీవితంలో అనుభవించిన భావోద్వేగాలను ప్రతిబింబించే కళలు నాకు ఏడ్చిన ఏడ్పించిన పుస్తకాలలో కొన్ని ది లిటిల్ హార్స్ షో బై మైకిల్ మోర్ఫోగో ఈ పుస్తకం ఒక చిన్న అబ్బాయి మరియు అతని స్నేహితుడు ఒక చిన్న గుర్రం గురించి అబ్బాయి గుర్రాన్ని చాలా ప్రేమిస్తాడు కానీ అది చివరికి అతని నుండి దూరము అవుతుంది ఈ పుస్తకం స్నేహం మరియు కోల్పోయిన బాధ గురించి ఒక బలమైన కథ ది హార్ట్ ఆఫ్ ది బై జాక్ లండన్ ఈ పుస్తకం ఒక చిన్న అబ్బాయి మరియు అతని స్నేహితుడు ఒక చిన్న కుక్క పిల్ల గురించి అబ్బాయి కుక్కను చాలా ప్రేమిస్తాడు కానీ అది చివరికి చనిపోతుంది ఈ పుస్తకం స్నేహం మరియు మరణం గురించి ఒక గొప్ప కథ ది హిడెన్ యూనివర్స్ బై స్టీఫెన్ హాకింగ్స్ ఈ పుస్తకం ఒక ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త యొక్క జీవితం మరియు పని గురించి ఈ పుస్తకం ప్రపంచం యొక్క స్వభావాన్ని గురించి ఒక ఆలోచన ఆత్మకమైన మరియు భావ ఉద్వేగ పూరితమైన కథ ఈ పుస్తకాలు నాకు ఏడ్పించినందుకు కారణాలు అవి నా గుండెను తాకినవి అవి నాకు బలమైన భావ ఉద్వేగాలను కలిగించాయి అవి నేను ఎప్పటికీ మర్చిపోలేను